చెప్పండి ఏమి కావాలండి అవునండి అదే పాలు అయితే బాగుంటాయండి అక్కడ లీటరు మంచి స్వచ్ఛమైన గేదె పాలు ఉంటాయి అలాగే ప్యాకెట్ పాలు ఉంటాయి అలాగే కొంచెం నీళ్ళు కలిపినవి కూడా ఉంటాయండి మాములుగా ప్యాకెట్లు అయితే లీటర్ ప్యాకెట్ ఏమో మామూలుగా ఒక డెబ్భై రూపాయలు అవుతుంది అండి తిరుమల అది అలాగే స్వచ్ఛమైన గేదె పాలు అయితే వంద రూపాయలు అవుతుంది ఏమి ఉంటాయి ఏమి ఇవ్వమంటారు అండి మీకు డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయండి హెరిటేజ్ ఉంటుంది అండి అమూల్ ఉంటుంది అండి ఇంకా విశాఖ ఉంటుంది సంగం ఉంటాయి ఇలాగా చాలా చాలా ఉన్నాయండి చాలా కంపెనీలు అవి ఉన్నాయి అలాగే లేదంటే కేంద్రం పాలు కూడా ఉంటాయండి మా దగ్గర సెపరేట్గా గేదె నుంచి ఏ నీళ్ళు కలపకుండా ఉన్నాయి అది ఏమో లీటర్ వంద రూపాయలు అవుతుంది అండి ఎక్కువ మంది అదే అదే తీసుకు వెళ్తా ఉంటారు అండి హెరిటేజు హెరిటేజ్ ఎక్కువగా తీసుకు వెళ్తారండి లేకపోతే మా కేంద్రం పాలు మా దగ్గర ఫేమస్ అండి ఎక్కువ అవి మేము సొంతంగా ఇస్తామని అవి తీసుకు వెళ్తారు ఎన్ని లీటర్లు కావాలండి మీకు

అదే చెప్పాను కదండి అదే లీటరు వంద రూపాయలు పడుద్దండి ఎనభై కూడా ఉంది అది నీళ్ళు అసలు కలపం అండి మేము వంద పడుతుంది ఎనభై అది కూడా ఉంది కావల్సిస్తే ఎనభై అది ఇస్తాం డెబ్భై అది కూడా ఉంది బయటి కంపెనీలు మామూలుగా కంపెనీలు ఇవి అయితే ఎనభై రూపాయలు పడుతుంది అండి మా దగ్గర మేము సెపరేటుగా ఇచ్చేది వంద రూపాయలు అండి అంటే దాంట్లో నీళ్ళు అసలు కలపం అండి డైరెక్ట్గా తీసినవి తీసినట్టే ఇచ్చేస్తాం మీకు అందుకని వంద ఛార్జ్ చేస్తాం దే దేనికండి ఫంక్షన్కా

అయితే రండి తీసుకోండి ఇక్కడ ఇక్కడే బాగుంటుంది అండి ఛాయ్ మీకు మీరు తగ్గిస్తాను లేండి కంగారేం పడద్దు ఎ ఒక ఎన్ని లీటర్లు అండి పర్లేదండి మీకు కావాల్సిస్తే తొంభై చేసి ఇస్తాను లేండి ఏమి కాదు అన్ని లీటర్లు తీసుకు వెళ్తున్నారు కదండి సరే ఆండీ మీరు కావలసినప్పుడు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ఒక రెండు రోజుల ముందు నాకు ఒకసారి చెప్పారంటే అయిపోతుంది లేండి మేము రెడీ చేసి ఉంచుతాము సరే అండి అడ్రసు ఇది అంబట్టి వారి స్ట్రీటు ఇక్కడ ఫస్ట్ వీధి అండి ఇక్కడే మీరు ఇక్కడికి వచ్చారంటే ఎవరిని అడిగినా చెప్తారు సరే అండి ఓకే